తిరుపతిలో వెళ్ళేటప్పుడు అలిపిరి మెట్ల మార్గం గుండా నేను వెళ్ళాలి అనుకున్నాను ఈ తిరుపతి అలిపిరి మెట్ల మార్గం అనేది ఒక చారిత్రక నిర్మాణం ఇది కాలక్రమేణ మార్పులు చెందుకుని ఈరోజు మెట్లపై ఎక్కడానికి ప్రజలకు చాలా అనుకూలంగా ఉంది ఇది భారతదేశంలో అతి పెద్ద మెట్ల మార్గం అని చెప్పవచ్చు దేవుడి దర్శనం కోసం ఏర్పాటు చేసిన మెట్ల మార్గము ఇది సాంస్కృతిక సాంప్రదాయాలను కలిగి మెట్లకు బొట్లు పెట్టుకొని దేవుడిని స్మరించుకుంటు అడవి అడవి నుండి ఇలా వెళుతు ఉంటారు ఇలా వెళ్ళటం అనేది నాకు ఎంతగానో నచ్చుతుంది నేను నా కుటుంబ సభ్యులు అందరు కలిసి అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని తిరిగి రావడం జరిగింది